నాకు తెలిసిన ట్రాక్టర్లు సోనాలికా ట్రాక్టర్ మహీంద్రా ట్రాక్టర్ జాన్ డీరే ట్రాక్టర్ ఇది వేరే వా వేరే కంట్రీలో ఉన్న అతి మంచి అతి బలమైన అతి హెవీగా ఉండే టాక్టరు ఇది ప్రస్తుతం మన కంట్రీలో కూడా యూజ్ చేస్తున్నారు టాక్టర్లు ఏ విధంగా మనం ఉపయోగించుకుంటాం అంటే మన వివిధ ప్రకారంగా ఐ మీన్ పనులు మనం పొలం పనులు అనగా లోడు వేసుకెళ్ళడం అనగా లేదంటే రోడ్డు ప్రయాణం అనగా లేదా మట్టి ప్రయాణంలో చేయడం అనగా హెవీ లోడ్ని తీసుకెళ్ళినప్పుడు మనం ఈ ట్రాక్టర్లు అన్నది యూజ్ చేస్తాం వీటి వల్ల మనకి ఏంటంటే పెద్ద టైర్లు చిన్న టైర్లు ట్రాక్టర్లు కూడా ఉంటాయి అలాగే ఈ ట్రాక్టర్ వల్ల మనకి ఎంత పెద్ద లోడ్ అయినా సరే మోసే మోయగల లాక్కెళ్ళే బలము ఈ ఈ జాన్ డీరే ట్రాక్టర్కి ఉంది ఇది ప్రస్తుతం మన మన దేశంలో కూడా అనేకమంది యూజ్ చేస్తున్నారు దీని వల్ల మనకి బడ్జెట్లో కూడా తక్కువ రేటుకి అలాగే మనకి మంచిగా ఉపయోగపడుతుంది పొలం పొలం దున్నుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అలాగే బోర్లు కూడా తీయాలన్న వీటి వల్ల ఈ జాన్ డీరే ట్రాక్టర్నే మనం యూజ్ చేసుకుంటున్నాం మహీంద్ర ట్రాక్టర్ కూడా చాలా బాగా మంచిగా మనకి ఉంటుంది మన కంట్రీలో అది కూడా ఒక మంచి రెండవ స్థానంలో నిలుచుకుంది మన దేశంలో